ఇంట్లో వంట కోసం ఎల్పీజీ సిలిండర్ వాడేటప్పుడు తీసుకోవాల్సిన భద్రతలు జాగ్రత్తలు ఏమి ఉండవు నేను అందులో కొన్ని చెప్తాను ముందుగా వచ్చి సిలిండర్ వెలిగించేటప్పుడు ఎప్పుడు కూడా మనం ముఖాన్ని ఎప్పుడూ కూడా గ్యాస్కి దగ్గరగా పెట్టకూడదు వెలిగించిన తరువాత వెంటనే మనం పని అవ్వగానే వంట వండుకోగానే గ్యాస్ కట్టేయాలి తరువాత బండ దగ్గర కూడా కట్టేసుకోవాలి వచ్చి ముఖ్యంగా అండ్ తరువాత ఏంటి అంటే పిల్లల్ని అస్సలు గ్యాస్ దగ్గరకు రానివ్వకూడదు పెద్దవాళ్ళైనా సరే దూరంగా ఉండే వంట చేయాలి తరువాత మనం వంట చేస్తున్నప్పుడు మన సిల్క్ బట్టలు అస్సలు వేసుకోకూడదు కాటన్ మాత్రమే వేసుకొని చాలా జాగ్రత్త జాగ్రత్తగా ఉండాలి నెక్స్ట్ ఏంటి అంటే వంట చేస్తున్నప్పుడు మనం కుక్కింగ్ వేరు కూపన్ లాంటిది తగిలించుకోవడం చాలా మంచిది మనకి అలాగే ఎవరైనా ముసలి వాళ్ళు చాలా మంది చుట్టలు కాల్చడం సిగరెట్లు ఇలాంటివి కూడా ఎల్పీజీ సిలిండర్ దగ్గర కాల్చకూడదు ఎందుకు అంటే అలా కాల్చడం వల్ల ఏంటి అంటే ఆ స్మోక్ ద్వారా గ్యాస్కి అది ఫామ్ అయితే గ్యాస్ పేలిపోయే ప్రమాదాలు ఉంటాయి కావునా మనం గ్యాస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండాలి అందులో కొన్ని పాటిస్తే చాలు మనం